అభినవ్ వాళ్ళ మమ్మీనా అండి మాట్లాడేది నేను వాళ్ళ స్కూల్ క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నాను అమ్మా అసలు మీ అబ్బాయి మొన్న యూనిట్ టెస్ట్ రాసిన దాంట్లో అసలు కనీసం పాస్ కూడా కాలేదు ఒక పది మార్కులు కూడా రాలేదు

ఏం చదువటంలేదు అసలు కనీసం చిన్న ఒకటో తరగతి పోరగాళ్ళకి వచ్చేటి కూడా వస్తలేవు అంత చదువు మొద్ధు అయ్యిండు మీ అబ్బాయి మీరు భయం ఏం చెప్పలేరా అండి హోంవర్క్ ఏక్కడ చేస్తున్నాడు అసలు హోంవర్క్ చూసి రాత పెట్టిస్తే అసలు అది రాయనే రాస్తలేడు అది రాయక ఏం రాస్తున్నాడో మరి అయితే రోజు టీచర్స్ కంప్లైంట్ ఇస్తున్నారమ్మా నాకు వాళ్ళ క్లాస్ టీచర్ని కాబట్టి మేడం అసలు అభినవ్ మీ క్లాస్ టీ మీ క్లాస్ అబ్బాయి అభినవ్ ఏం రాస్తలేడు అసలు చదవనే చదవట్లేదు మస్తు సా అంటే క్లాస్ మొత్తానికి ఆయనకే తక్కువ మార్కులు వస్తున్నాయి అంట మరి ఏం చెప్తున్నారో ఏమో ఆయనకి ఇంటికాడ

కాదమ్మ పోన్ పోన్ అంటే మరి మీరు చెప్పరా అమ్మ స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసుకో అని ఫోన్ ఎందుకు ఇస్తున్నారు

మేము చెప్పినంతవరకు మేము చెప్తున్నాను కదా అమ్మ మేం చెప్పేంతవరకు మేం చెప్తాం మీరు చేసేది కూడా ఉంటుంది కదా అమ్మ మొత్తం మావల్లనే కాదు కదా కాదమ్మా మేం మొన్న ప్రోగ్రెస్ కార్డు ఇచ్చాం దానిమీద సంతకం పెట్టేరు మీకు తెలియదా మీ పోరగాడికి మార్కులు ఎన్నివచ్చాయో ఏంటో సంతకం ఎలా పెట్టి పంపించారు మరి మీ అబ్బాయికి తెలివితేటలు మీ సంతకం కూడా ఆయనే పెట్టి తీసుకోస్తున్నాడు ఏమైనా అంటే కొడుతున్నారు అని మీరే వస్తారు కదమ్మా మా అబ్బాయిని ఎందుకు కొట్టారు అది ఇది అని మీ అబ్బాయి చదవ చదవకపోతేనే మేము అంటాము మీ అబ్బాయి అసలు కొంచెం కూడా చదవటంలేదు రోజు మేము హోంవర్క్ పెట్టిస్తాం మీరు ఇంటికి రాగానే మీరు ఎట్లానైనా చేసి ఆ హోంవర్క్ రాయపించి పొద్దుగాల బడికి తోలుడ్రి అంటే రాసుకుంటుండు కదా ఏదో ఒకటి రాస్తాడులే హోంవర్కే రాస్తాడులే కాదు మీరు చూడాలి రోజు ఏం రాసాడో హోంవర్క్ రాస్తున్నాడా లేదా అని సరేనా అమ్మ సరే